ఎవరండి ఏం బుక్క అండి ఏంటండీ సోషల్ బుక్స్ కావాలా ఎన్ ఎన్ని ఏ ఆరో తరగతి వాళ్ళవా

సైన్స్ కావాలాండి ఆరో తరగతా అండి ఎన్ని కావాలండి ఇరవై కావాలి ఏ ఎప్పటికల్లా మాది అయితే ఇరవై బుక్కులంటే అన్నీ తిరిగి ఇవ్వాలండి ఏమి చిరగకూడదు అండ్ ఇది నాకు ఈ ఆరో తారీఖు లోపల ఇచ్చేయాలి అయితే కొంచెం ఎక్కువ పెనాల్టీ పడుతుందండి ఒక రోజుకి ఐదు వందలు అవునండి సరే అండి నాలుగు వందలండి నాలుగు వందలకు మించి తగ్గేది లేదు లేదండి నాలుగు వందలకు మించి తగ్గను సరే అండి అయితే మూడు వందలు మూడు వందలు ఇద్దరికీ మధ్యలో కాబట్టి సరే మూడు వందలు చేసుకోండి సరే అండి మీకు ఎప్పటికల్లా కావాలి అండి డెలివరీకి రేపు సాయంత్రంకలా కావాలాండి సరే అండి డెలివర్ చేస్తాను నాకు ఎప్పటికల్లా తిరిగి ఇవ్వగలరు మరి మార్చ్ పదో తారీఖాండి సరే అండి అయితే కొంచెం చూడండి మరి లేట్ అయితే మాత్రం పెనాల్టీ పడుతుంది